హలో కిషోర్ ట్రావెల్ ఆ మ్యాడం ఓకే నేను కాళహస్తి విజిట్ చేద్దామనుకుంటున్నానండి సో అయితే నాకు అక్కడ ఏమి తెలియదు మీరు ట్రావెల్ గైడ్ గా అన్ని చూపిస్తారు అని విన్నాను సో ఏమేమి చూడొచ్చండి కాళహస్తిలో అహా

ఇంకేమి ఉంటాయండి స్టే చేయడానికి అండి ఫుడ్ మంచిగా ఉంటుందా అండి ఓకే ఎన్ని రోజులు ఉండొచ్చండి అక్కడ అంటే ఎన్ని రోజులు ఉంటే మొత్తం కవర్ చేయవచ్చు కాళహస్తిలో ఏదో ఫేమస్ అంటా కదా అండి పాలకోవా తర్వాత కలంకారీ అది అది ఏమన్నా మీరు మాకు పరిచయం చేస్తారా సరే మ్యాడం మేము నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుంటున్నాము ఫ్యామిలీ గా వస్తాం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం మిమల్ని థ్యాంక్స్ మ్యాడం